చైతన్య రెస్టారెంటా అండి నేను మీ రెస్టారెంట్లోని చికెన్ బిర్యానీ ఫ్రాన్ కర్రీ ఫిష్ ఫ్రై మటన్ కర్రీ నేను ఇవి ఆర్డర్ చేశానండి బట్ వచ్చి ఇప్పుడే అమౌంట్ పే చేశామని అంటున్నారు కొంచెం చూడండి నేను ఆర్డర్ తీసుకున్న తర్వాత డెలివరీ అయిన తర్వాత అప్పుడు మీకు నేను అమౌంట్ ఇస్తానండి ఎందుకంటే కొంచెం అంటే నేను ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ చేసుకోను కద సార్ కొంచెం మీరు నాకు పంపించేశారంటే నేను నేను తర్వాత మీకు డబ్బులు ఇచ్చేస్తాను ఇంటికి రాగానే ఆ ఆర్డర్ తీసుకోగానే నేను నేను మీకు ఎమౌంట్ ఇచ్చేస్తాను కొంచెం చూడండి సార్ ఏదో విధంగా కొంచెం అలాగే అండి అంటే ఏమి కాదండి నేను ఆర్డర్ చేసుకొనివన్ అవర్ అయిపోతుంది వన్ అవర్ అయిపోయింది ఒకసారి కొంచెం మీరు చూసి నాకు పంపించండి సార్ నేను ఎమౌంట్ వెంటనే వెంటనే మీకు నేను ఇచ్చేస్తాను నాకు రాగానే ఆర్డర్ రాగానే నేను తీసుకోగానే ఎమౌంట్ మీకు ఫోన్ పే రూపంలో పంపించేస్తాను కొంచెం చూడండి పంపించండి ప్లీజ్ సార్